నేను ఆన్లైన్ ఫార్మ్లో షర్ట్ కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నాను దానికోసం ఫ్లిప్కార్ట్ అమెజాన్ అలాంటి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి వాటిలో మనకి నచ్చిన రంగులు వంటి దుస్తులు ఉంటాయి వాటిలో చాలా రకరకాల దుస్తులు కూడా ఉంటాయి అవి మా ఎటువంటి సైజుల్లో కూడా ఉంటాయి ఎక్సు డబల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ ఎల్ స్మాల్ అని వాటిని వివిధ రకాలుగా విభజిస్తారు అలాంటి ఎ వెబ్సైట్లు చాలా ఉన్నాయి మనకి నచ్చిన కలర్ని వెతుకుని చూసుకోవచ్చు వాటిలో మనకి తగిన రేట్లు కూడా ఉంటాయి మనకి నచ్చిన రంగులో కూడా ఉంటాయి అవి ఫార్మల్లో కూడా ఉంటాయి ఎటువంటి ఫార్మల్లో అయినా దొరుకుతాయి వాటికోసం మనం ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో వెతికితే సరిపోతుంది